అవును సార్ మీరండి సార్ ఓకే సార్ నమస్తే అండి ఉపేంద్ర కొంచం నీరసంగా ఉన్నాడు సార్ అంటే ఫీవర్ ఏం లేదు కదా అని చెప్పేసి పంపేసాను స్కూల్ కి ఏమైంది ఏమైనా తిన్నాడా అండి అంటే మార్నింగ్ కొంచం హెల్త్ సరిగా నార్మల్ గా కొంచం ఏడుస్తూ ఉంటే మాములుగా స్కూల్ కి వెళ్ళడానికి ఏడుస్తున్నాడేమో అనుకున్నాను ఫీవర్ అనుకోలేదు ఇంతకీ పడుకున్నాడా అండి ఏడుస్తున్నాడా ఏంటి ఓకే చూసుకోలేదు సార్ ఓకే సార్ నేను బయట ఉన్నాను ఒక ఇరవై నిమిషాల్లో వస్తాను పర్లేదు కదా అండి తీసుకెళ్తాను సార్ ఓకే సార్ సరేనండి సరే చెప్తానండి చూసుకుంటాను ఒక ఇరవై నిమిషాల్లో వస్తాను బయట ఉన్నాను వాడికి ఒక ఇరవై నిముషాలు పట్టచ్చేమో వచ్చినపుడు మిమ్మల్ని మీట్ అవుతానండి ఓకే సార్ కొంచం జాగ్రత్తగా చూసుకోండి నేను వచ్చేవరకు